చెప్పండి సురేష్ గారు ఎక్కడికెళ్తామండీ పొద్దున్నే లెగిసి అలా అలా తిరుగుతూ ఉంటాం చెప్పండి చెప్పండి ఏం పేపర్లు ఏం లోకమండి ఈ పేపర్ చూస్తే ఒకటి రాస్తాడు ఆ పేపర్ సాక్షి పేపర్ చూస్తే వాడిగురించి రాస్తారు ఈనాడు పేపర్ చూస్తే వీడి గురించి రాస్తారు ఏ ఏముంటాయండి సాక్షి అంటే సాక్షి ఆ జగన్ కోసం వాళ్ళకోసం రాసుకుంటా ఉంటారు ఇప్పుడు మ మనుషులు సమస్యలు ఎవరు రాయటం లేదండి పేపర్లో వాళ్ళ వాళ్ళ వాళ్ళలని హైలెట్ చేసుకుంటాకి రాస్తూ ఉంటారు అదే అదేనండి అదే వాళ్ళకి డబ్బే వస్తుంది అదే కదా కావాల్సింది మనుషుల కష్టం ఎవరు చుస్తారండి ఇవన్నీ

అవునవును అవునండి అన్ అంతేనండి ఈ పేపర్లో ఒకటి రాస్తాడు దాంట్లో ఒకటి రాస్తాడు దాంట్లో ఇంకోటి రాస్తున్నాడు ఏం చదవాలో ఏంటి ఏం అర్ధం చేసుకోవాలో అర్ధం కావట్లేదు ఈ పేపర్లో అంతే కదండి మరి అలాగుంటేనే కదా వాళ్ళు కూడా పైకొచ్చేది

అంతే అంతే అంతేనండి ఇంక ఆ మూడే నడుస్తున్నాయి అలాగ అవునండి అవును ఎక్కువ మనకి తెలిసేదంటే ఈ సాక్షి ఈనాడు ఏబిఎన్ ప్రజాప్రతినిధి అవే కదండి ఇంకుండేవి

అంతే డబ్బుంటే అలాగే ఉంటుంది మనక్కూడా అలాగే ఉంటుందింక సరే సరే నాకు పనుందండి వెళ్ళాలి నేను ఇంకా సరేనండి